ప్రె ప్రెసెంట్ ఏంటంటే తెలుగుకి కొంచెం వ్యాల్యూ ఉంది ఇంకా ఏంటంటే ఫ్యూచర్లో ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఇంగ్లీషు ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీద డిపెండ్ అయ్యి ఎక్కువ ఉంటున్నారు కానీ మన మాతృభాష ఫస్ట్ అయితే తెలుగు సో అలా ఏంటంటే మన తెలుగు భాషని కాపాడమని ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉంటా నేను ఎందుకంటే మనం ఇంటర్వ్యూ టైంలో మనం ఇంగ్లీష్ మాట్లాడడం అలాగే స్టడీ విషయంలో కాలేజెస్లో కాని స్కూల్స్లో అయితే స్పీచెస్ టైంలో ఇంగ్లీష్ మాట్లాడటం కానీ టాపిక్ ఇచ్చి అలాగే డెం డెమోస్ టైంలో అలాగే కాలేజెస్లో వచ్చేసరికి సెమినార్ టైంలో ఇంగ్లీష్ అనేది మనం ఎక్కువ యూస్ చేస్తాం కానీ మనం మన మాతృభాష అయితే తెలుగు అలాగే ఇంకోటి ఏంటంటే మనం బయట వాళ్ళతో ఎలా ఉన్నా సరే మనం వేరే వారి చోటుకి వెళ్ళినప్పుడు అలాంటి టైంలో మనం ఇంగ్లీష్ యూస్ అవుతున్నా సరే మన మన వాళ్లతో మాత్రం మాట్లాడేటప్పుడు మనం ఎక్కువ యూస్ చేసేది తెలుగు సో మన తెలుగుని కాపాడుమని ప్రతి ఒక్కరికి చెప్తాను అలాగే నాకు తెలుగుని కాపాడుకోవడానికి ప్రతి ఒక్క ప్రయత్నం నాకు తోచినంత నేను చేస్తూనే ఉంటాను